నేను మంచి మంచి ఫోటోలు తీయడానికి సాధారణంగా వెళ్ళే చోటులు మంచి ఆహ్లాదకరంగా ప్రకృతో నిండి ఉండాలని ఉంటాయి అలాగే నేను ఎక్కువ ప్రకృతి ఉన్న చోటనే నేను ఫోటోలు దిగుతాను మా ఊరిలో మా డ్యామ్ ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ఫోటోలు దిగుతాను అలాగే మా పంట పొలాల్లోకి వెళ్ళి ఆ గ్రీనరీ గడ్డిలో నేను ఫోటోలు దిగుతాను అలాగే మంచి మంచి ప్రదేశాలు ఉదాహరణ గుడిలు అలాగే జలపాతాలు అలాగే పొలాలు మా గార్డెన్ వంటి ప్రదేశాలలో నేను ఫోటోలు ఎక్కువగా దిగుతుంటాను